పండుగలు వస్తున్నాయని అంటే ఊరంతా చాలా సందడిగా ఉంటుంది అదే విధంగా ప్రతి కుటుంబంలో కూడా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే పండుగలు వచ్చాయంటే పిల్లలు పెద్దలు అందరు కొత్త కొత్త బట్టలు ధరించి అలాగే ఇంట్లో రకరకాల పిండి వంటలను కూడా తయారు చేస్తారు కొన్ని కొన్ని పండుగల సందర్భాన్ని బట్టి కొన్ని రకాల పిండి వంటలు చేయడం అనేది జరుగుతుంది ఉదాహరణకు సంక్రాంతిని తీసుకోండి సంక్రాంతి వచ్చింది అని అంటే అందరు అరిసెలు జంతికలు సున్నుండలు కజ్జికాయలు పోకుండలు ఇవన్నీ తయారు చేస్తారు ఇంకా పాయసం పరమాన్నం గారెలు బూరెలు అనేది సర్వసాధారణం ప్రతి కుటుంబంలో కూడా చేసుకుంటారు అలాగే వినాయక చవితి వచ్చిందంటే వినాయకుడికి ఇష్టమైన బెల్లపు తానికలు ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ తయారు చేసి పెడతారు అలాగే ముస్లింలైన వారు రంజాన్ పండుగలు బక్రీదు మొదలగు ముస్లిమ్స్ పండుగలు వచ్చినప్పుడు వారు మేకలని వదించి ఆ మాంసాలతో పలావులు అన్ని తయారు చేసి బంధువులతో స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు అదేవిధంగా క్రిస్టమస్ కూడా క్రిస్టియన్స్ అనేక రకాలైన వంటకాలు వండి స్నేహితులతో బంధువులతో చాలా సంతోషంగా ఉంటారు ఈ విధంగా పండుగలు వచ్చినప్పుడు రకరకాల పిండి వంటలు చేసుకుని చాలా సంతోషంగా కుటుంబాలు ఉంటాయి